నమస్కారం అండి ఇలా వచ్చారు ఏంటండీ ఎవరు కావాలండి ఇక్కడ మీరు ఇలాగా నిదానంగా ఈ రోడ్డు పట్టుకుని వెళ్లిపోతే ఒక పెద్ద గుడి ఉంటదండి అక్కడ అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు అది ఎప్పుడో ఒక ఐదువందల సంవత్సరాల క్రితం కట్టింది అది అది ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందింది అయితే ఇదేనండి ఇలాంటివి ఉన్నాయి కానీ అన్ని చిన్న చిన్నవి కానీ ఇది బాగా ప్రసిద్ధి చెందింది ఇది చూడ్డానికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అది పూర్వకాలంలో ఇక్కడ ఉండే రాజు కట్టించారని అది అప్పట్లో వర్షాలు లేక దేవుడికి వా వాన పడితే గుడి కట్టిస్తానని చెప్పారంట అయితే పడినందుకు వాళ్లు పంటలు వచ్చినందుకు గాను అక్కడ అలా కట్టిచ్చారండి అయితే ఈ పంటల వల్ల కట్టించినందుకు సంక్రాంతి పండగ చాలా ఘనంగా చేసుకుంటారు ఎందుకంటే సంక్రాంతి పండుగ పంటలకి బాగా ప్రసిద్ధి అని అక్కడ సంక్రాంతి టైం లో జాతర లాంటివి కూడా జరుగుతాయి అండి పండగలండీ అన్ని పండుగలు చేస్తారండి అండ్ దీపావళి ఇంకా సంక్రాంతి ఇంకా అంతే కాకుండా మొ ఇప్పుడు జరిగే ఆ దీపావళి కూడా ఇక్కడ చేస్తారండి ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి కూడా జరుగుతూ ఉంటుంది వినాయక చవితిరోజు అయితే తొమ్మిది రోజులు దేవున్ని ఉంచి ఇక్కడ నిమజ్జనం చేస్తారు ఆ ఎదురు ఉన్న వీధిలో ఇంకా పెద్ద విగ్రహం పెడతారు ఇంకా ఈ కాలనీ లోనే బాగా పెద్ద విగ్రహం అక్కడే పెడతారండి చేస్తారండి క్రిస్మసు రంజాన్ అవి కూడా చేస్తారు రంజాన్ అప్పుడు అందరు కలిసి ఇక్కడ మేమందరం అన్ని వర్గాల వాళ్ళం ఇక్కడ జీవిస్తూ ఉంటాం అందరం కలిసి అన్ని పండగలు జరుపుకుంటాం ఒకళ్ళ పండుగలు ఒకళ్ళు సెలబ్రేట్ చేసుకుంటా అందరితో కలిసి మెలిసి ఉంటాం అవునండి ధన్యవాదాలండి